హలో మనోహర్ గారా బాగున్నారా మేము బాగున్నాం అండి ఏమి చేస్తునారు ఎట్లా భోం చేసినారా పొలం పొలం పొలంలో పొలంలో మామిడి చెట్లు అని బాగున్నాయా ఇప్పుడు మన మన మన ఏపీకి క్యాపిటలు మూడు అంట ఎక్కడ అవి ఎక్కడ అవి ఎక్కడు ఉన్నాయి

మూడు క్యాపిటల్లు కానీ

సరే ఇంకేమి అండి బాగున్నారు కదా భోంచేసినారు కదా ఉం సరే ఉంటాను అండి ఉంటాను అండి